ఈరోజు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నాకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం వచ్చింది నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను దానికోసం నాకు నీ అవసరం ఉంది నువ్వు దాని అది ఎలా చేసుకోవాలో నాకు వీసా ప్రాసెసింగ్ తెలియజేస్తే నేను పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటాను వాటిని సేకరణ సిద్ధంగా ఉందో లేదో నిర్ధారించాలని నిర్ణయించుకున్నాను అది నేను ఎలా సేకరించాలో నాకు తెలియడం లేదు నువ్వు నాకు సలహా ఇస్తే అది ఎక్కడికి వెళ్ళాలి ఏమి చెయ్యాలి అనేది నేను వెళ్ళి చేస్తాను నువ్వు నాకు అది ఏ ఏ చోటున ఉంది ఏ పత్రాలు కావాలి అనేది నాకు తెలియజేయ్యవా తెలియజేస్తే నేను అక్కడికెళ్ళి నేను ప్రాసెస్ని కంప్లీట్ చేసి నేను నిరంతరం అక్కడ నుంచి ఇంటర్న్షిప్ చేసుకోవడానికి వేరే దేశానికి వెళ్ళాలి నాకు ఎక్కువగా సమయం లేదు మిత్రమా నువ్వు నాకు చెప్తే నేను దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తాను చేసిన అనంతరం నేను ఇంటర్న్షిప్కి వెళ్ళాలి నువ్వు అందులో ఏ పత్రాలు వాడాలో చెప్పగలవా అందులో నాకు నా స ఫోటో అవసరం ఉందా ఇంకా నా చదువుకు సంబంధించిన పత్రాలు మా తల్లిదండ్రుల పత్రాలు ఏమైనా కావాలా ఒకవేళ కావాలంటే ఇప్పుడే చెప్పు ఎందుకు అంటే నేను అవన్నిటినీ సిద్ధం చేసుకోవాలి ఇంకా ఏమైనా కావాలి అంటే ఇప్పటి నుండే అన్ని సిద్ధం చేసుకుంటాను ఏమైనా లేకపోతే వాటిని కూడా సేకరించి అవన్నిటినీ సిద్ధంగా ఉంచుకుంటాను దానికి ఏమైనా డబ్బులు ఖర్చువుతాయా ఖర్చయితే ఎంత కావాలి అది కూడా నాకు ముందుగానే నువ్వు చెప్తే నేను అవన్నీ సిద్ధంగా ఉంచుకుంటాను అక్కడికి ఎలా వెళ్ళా లో కూడా నాకు తెలియదు సో నువ్వు దాన్ని దాని ఎక్కడ ఉంది ప్లేస్ అనేది నాకు క్లియర్గా వివరిస్తే నేను అక్కడికి వెళ్ళి దానిని అప్లై చేసుకుంటాను దాని వలన నాకు ఎంతో సహాయం చేసిన వాడివి అవుతావు ఈ ఇంటర్న్షిప్ రావడం నాకు ఒక ఆనందం అయితే ఈ దీనికోసం నువ్వు నాకు సహాయం చెయ్యడం నాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది దీని వలన నువ్వు నాకు ఎంతో మేలు చేసిన వాడివి అవుతావు ఇది ఎక్కడ ఉందో కొంచెం నాకు సలహాన్ని ఇవ్వవా